నమస్తే అండి చెప్పండి సార్ సార్ నమస్తే సార్ నా పేరు గౌతమ్ నేను ఇక్కడ టైలర్గా చేస్తాను సార్ చెప్పండి సార్ ఓకే ఓకే ఖచ్చితంగా ఖచ్చితంగా చేస్తాను సార్ సార్ ఎప్పుడు ఉందండి మీకు స్కూల్ యాన్యువల్ డే ఎప్పుడు ఉంది సో ఇంకా నాలుగు రోజులు ఉంది సార్ ఎన్ని ఎన్ని డ్రెస్సులు కావాలి మీకు సార్ డ్రస్సులు నేను కుట్టేసి ఇస్తాను నాకు ముప్పై డ్రస్సులు కుట్టాలి అంటే దగ్గర దగ్గర ఎంత కాదన్నా నాలుగు ఐదు రోజులు అయినా మినిమంగా పడుతుంది ఎందుకంటే ముప్పై డ్రస్సులు అందులోనూ మీరు ఇంకా యాన్యువల్ డే అంటున్నారు కాబట్టి మీరు రకరకాల డ్రస్సులు కావాలి అంటారు అటు కుట్టండి ఇటు కుట్టండి అంటుంటారు సో కొంచెం కష్టమే అవుతుంది సో మీకు చేద్దాము సార్ అట్లా నేను చేయను అని చెప్పట్లా చేస్తాను నాకు ఒక వర్కర్ ఉన్నాడు నేను ఆ వర్కర్ ఇద్దరం కలిసి చేస్తాము కానీ కాకపోతే నాకు కన్ఫర్మేషన్గా మీరు ఎప్పుడు చెప్పగలుగుతారు నాకు నాకు ఈరోజుకల్లా ఇన్ని డ్రస్సులు కావాలి అనేది నాకు కన్ఫర్మేషన్గా చెప్తే అంతేకాకుండా మీరేమైనా డిజైనులు వేసిస్తే ఈ డిజైన్ నాకు కావాలి అంటే చేస్తాను లేకపోతే నాకు నచ్చినట్లు నేను చేసిన తరువాత నాకు నాకు నచ్చిన డిజైన్ నువ్వు చేయలేదు అట్లా కాదు ఇట్లా కాదు అంటే కూడా సో మీరు డిజైనింగ్ వేసి నాకు ఇస్తే నాకు ఎట్లీస్ట్ నాలుగు ఐదు రోజులు అయినా మీరు టైం ఇస్తే మీరు చెప్పిన అటువంటి ముప్పై డ్రస్లకు ముప్పై డ్రస్లు ప్రొద్దున అనగా మధ్యాహ్నం మాపటికి అనకుంటూ మంచిగా అన్ని కుట్టి నేను ఇస్తాను కాకపోతే నాకు నాలుగు ఐదు రోజులైనా సమయం పడుతుంది కాస్త

కొలతలు కావాలి కదండీ పిల్లలకు కూడా ఎందుకంటే ఈ పిల్లల హైటు కొలతలు తీసుకోవాలి ఆ పిల్లల హైటు కొలతలు తీసుకోవాలి కదా సో మరి మీరు సిద్ధంగా ఉన్నారు అంటే మరి నేను వస్తా స్కూల్కి ఎప్పుడు రమ్మంటారో చెప్పండి నాకు నేను స్కూల్కి వస్తాను మీరు ఆ పిల్లలు అయితే సెలక్షన్ అయ్యారు కదండి అయితే సో డిజైన్ ఏ డిజైన్ ఆఫ్ డ్రెస్ అన్నది సరే సార్ నేను రేపు మార్నింగ్ మీ స్కూల్కి వస్తాను మీరు ఏ టైంలో అవైలబుల్లో ఉంటారు సార్ మార్నింగ్ పదిన్నరకి ఆ టైంలో వస్తాను నేను సో నేనూనూ మా వర్కర్ ఇద్దరము వస్తాము ఎందుకంటే ముప్పై మంది పిల్లలు అంటున్నారు కాబట్టి ముప్పై మంది కొలతలు తీసుకోవడానికి కొంచెం టైం పడుతుంది సో మరి నాకు ఒక టూ అవర్స్ స్పెండ్ అవుతుంది అక్కడ మరి మీరు మీరు ఓకే ఆ టూ అవర్స్ మీరు ఓకే అండి నో ప్రాబ్లం చేసేసుకుందాము అంటే నేను వస్తాను రేపు మార్నింగ్ నైన్ థర్టీ కల వస్తాను సార్ ఒక్కసారి స్కూల్ లొకేషన్ పంపించండి సార్ ఇదే నా వాట్సాప్ నంబర్ నాకు స్కూల్ లొకేషన్ పంపించండి ఐ విల్ బి దేర్ ఓకేనా సార్ రైట్ అండి థ్యాంక్ యూ సార్